గుడ్ మార్నింగ్ సార్ మా బాబుని మీ స్కూల్లో జాయిన్ చేపించాలి అనుకుంటున్నాము సార్ సెకండ్ క్లాస్ సార్ అవును సార్ ఓకే సార్ సార్ ఇప్పుడు చెప్పండి సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఇయర్లీనా సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ మరి ఎప్పుడు రమ్మంటారు సార్ అడ్మిషన్ తీసుకోవడానికి ఓకే సార్ ఈ

ఓకే సార్ అడ్మిషన్కి ఫీ ఫీజు ఏమన్నా పే చేయాలా సార్

అదే రేపు మార్నింగ్ రమ్మంటారా సార్

ఓకే సార్ అయితే రేపు మార్నింగ్ కడతాము రేపు మార్నింగ్ వస్తాము సార్ అయితే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్